నాకు చాలా ఇష్టమైన కథ పాత్రలు ఉన్నాయి కానీ వారిలో ఒకరు హ్యారీ పోటర్ సీరీస్ నుండి హ్యారీ పోర్టర్ హ్యారీ ఒక సాధారణ అబ్బాయి అతను తన జీవితంలో చాలా కష్టపడ్డాడు కానీ అతను ఎప్పటికీ ధైర్యంగా మరియు స్నేహపూర్వకంగా ఉంటాడు అతను నాకు ధైర్యం స్నేహం మరియు ఒంటరిగా ఉండటం ఎలా సాధ్యమో నేర్పించాడు పుస్తకంలో హ్యారీ పోటర్ గురించి నాకు ఇష్టమైన తమాషా సంఘటన ఒకటి అతను తన మొదటి సంవత్సరం హాగ్వాడ్స్లో ఉన్నప్పుడు జరిగింది అతను తన మొదటి క్లాసుల్లో ఒకటిలో క్విడజ్లో అతను బాలుని విసిరాడు మరియు అది ఒక వింత మార్గంలో ప్రయాణించడం ప్రారంభించింది అది చివరికి ఒక పాఠశాల భవనంలోకి వెళ్ళి ఒక పెద్ద శబ్దం చేస్తుంది హ్యారీ భయపడినప్పటికి అతను తన పాఠశాల స్నేహితులు సహాయంతో విషయాన్ని పరిష్కరించగలిగాడు హ్యారీ పోటర్ ఒక అద్భుతమైన పాత్ర మరియు అతను నాకు ఎల్లప్పుడు ఒక ప్రేరణగా ఉంటాడు